నమస్తే సార్ చెప్పండి అవునా మీరు ఎ ఎంత మంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే అండి ఓకే సార్

ఇంకా అంటే మీకు సెల్ఫ్ డ్రైవింగ్ వస్తే మేం మీకు క్యాబ్ ప్రొవైడ్ చేస్తామండి ఒకవేళ మీకు సెల్ఫ్ డ్రైవింగ్ రాదంటే మేము డ్రైవర్కి కూడా చార్జ చేయాల్సి ఉంటుంది డ్రైవర్తో కలిపి దగ్గర దగ్గర నాలుగు వేల చిల్లర వరకు వస్తుంది సార్

ముగ్గురికి అని ఎం ఉండదండి ఒక్క క్యాబ్కి అని ఉంటుంది మీరు ఏడుగురు కాబట్టి మీకు మేము రెండు రెండు రెండు క్యాబ్ల్ని ప్రొవైడ్ చేస్తాం ఒక క్యాబకి రెండు వేల చొప్పున మీకు మొత్తం నాలుగు వేలు ఛార్జ్ చేస్తాం ఓకే అండి మీరు ఏ రజు అంటే ఆ రోజు ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాం

ఓకే సార్ థాంక్యూ